అవును నేను పర్యాటకులతో మాట్లాడాను పర్యాటకులతో మాట్లాడడం చాలా ఆసక్తికరమైన అనుభవం వారు మా ప్రాంతం గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు నేను వాళ్ళ వారి నుండి కొన్ని విషయాలు తె తెలుసుకున్నాను అందులో కొన్ని ఇవి వారు ఎక్కడినుండి వచ్చారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది వారి సంస్కృతి భాష ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలుసుకున్నాను కొంతమంది పర్యాటకులు తమ ప్రయాణ అనుభవాలను కూడా పంచుకున్నారు నాతో వారికి నేను చెప్పిన వాటిలో కొన్ని మా ప్రదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలు వాటి చరిత్ర ప్రాముఖ్యత వాళ్ళకు తెలియజేేశాను స్థానిక ఆహారం దాని ప్రత్యేకలు ప్రత్యేకతలు మరియు పండుగలు ఆచారాలు సంప్రదాయాలు ప్రయాణ సులభత కోసం కొన్ని సూచనలను కూడా నేను వారికి ఇచ్చాను